మా ఇంట్లో మేము వంట చేసేటప్పుడు కొన్ని పాత్రలు గరిటెలు చాకులు చెంచాలు వాడుతాము మేము అట్లు పోసినట్లయితే ఫస్టు దానికి పాత్ర అయితే దోశ పెంక అదే అలాంటి పాత్రలను యూజ్ చేస్తాము దానికి ఫస్టు దోశ తీయడానికి మనము వేరే సలాతం లాంటిది వాడుతాము అలాగే పొంగణాలు తీసుకున్నట్టయితే దానికి వేరే పాత్ర పొంగణాల పాత్ర అని ఒక వేరే పాత్ర ఉంటుంది దానికి వేరే చిన్న ఛాయ్ స్పూన్ లాంటిది తీసుకోవాలి మనం ఛాయ్ తాగినట్టయితే మనము ఛాయ్ తాగేటప్పుడు వేరే స్పూ చెంచాను వాడాలి అలాగే గరెటాలు అన్నం చేసేటప్పుడు ఒక గరెటని మనం వాడుతాము అలాగే చికెన్ మటన్ చేసినప్పుడు వేరే గరిటెలతో వాడుతాము వేరే గరిటెలతో వాడుతాము కూరగాయలు కట్ చేసినట్టయితే మనా పల్లెటూళ్ళలో అయితే అందరు అయితే ఈల పీటతో కట్ చేస్తారు కానీ సిటీల లాంటి వాళ్ళు అయితే చాకులను కూడా ఉపయోగించి కూరగాయలు కట్ చేస్తారు చికన్ మటన్ అలాంటివి కూడా చాకుతో కట్ చేస్తారు చెంచాలు వాడేది ఎందుకంటే మనము పెద్ద పెళ్ళిళ్ళల్లో అయినట్టయితే వాళ్ళు పెద్ద పెద్ద చెంచాలను అలాంటి డేక్షలు లాంటి అలాంటి వాడి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసినట్టు జరుగుతుంది అలాగే మంచి మనము ఛాయ్ తాగినట్టయితే ఛాయ్కి ఒక వేరే పాత్రను అన్నం వండుకునే దానికి వేరే పాత్ర ఇట్లా మనము ఏదైనా వంట చేసుకోవడానికి వేరే వేరే సపరేట్ సపరేట్ పాత్రలను వేరే వేరే అలగ అలగ పాత్రలను వాడుతూ ఉంటాము అలాగే మనము ఛాయ్ తాగేటప్పుడు గ్లాస్ లాంటివి దానికి వేరే చెంచాలు వాడుతాము కర్రీ చేసుకున్నప్పుడు వంట కూర వండుకున్నప్పుడు ఒక చెంచాను వాడతాము అలాగే మ్యాగీ అలాంటివి చేసుకున్నప్పుడు ఒక చెంచాను వాడుతూ ఉంటాము మంచి స్టీల్ స్టీల్ పాత్రలలో వంట చేయడం అనేది ఉండదు ఓన్లీ పాత్రలలో మాత్రమే వంట చేయడం జరుగుతుంది అలాగే పెద్ద పెద్ద ఫంక్షన్లు అయినట్టయితే డేక్షాలు అంటే అలాంటి బవుల్సు అలాంటి పాత్రలను వాడుతూ ఉంటారు అలాగే ఇంకా చెంచాలను చిన్నగా ఏదైనా మనం ఎవరికైనా ఏదయినా ఇచ్చినప్పుడు కానీ అంటే మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వారికి ఏదైనా వేసిస్తే అప్పుడు చిన్నటి చిన్నటి ప్లేట్లు అలాంటి చిన్నటి పాత్రలతో మనము వాళ్ళతో వాడి వాళ్ళకి ఇస్తాము చిన్న స్పూన్స్ వేసివ్వడం కానీ అలాంటివి ఇస్తాం చిన్న పిల్లలకు మనం ఏదైనా తాగించేటప్పుడు కానీ వాళ్ళకు పాలు ఇంకేది అయినా ఇచ్చేటప్పుడు కానీ చిన్న స్పూన్లను వేసి చిన్న స్పూన్తో వాళ్ళకి ఇస్తాము గరిటెలు ఆ వంట చేసేటప్పుడు కానీ మనం చాలా గరిటెలను యూజ్ చేస్తూ ఉంటాము అలాగే ఇడ్లీ చేసినట్టు అయితే దానికొక పాత్ర అనేది ఉంటుంది ఇడ్లీ కుక్కర్ అలాంటివి ఉంటుంది ఇంకా ఆ కుక్కరు ఇడ్లీలు అయిన తర్వాత మనం ఒక వేరే సెపరేట్ స్పూన్తో తీసుకోవాలి సెపరేట్ చెంచాతో తీసుకోవాలి అలాగే మనం మ్యాగీ చేసినట్టు అయితే మ్యాగీకి స్ఫూర్క్ చెంచా అని వేరే సపరేట్ చెంచాతో తీసుకోవాలి మనం ఆమ్లెట్ వేసుకోవడానికి కానీ వేరే పాత్ర ఇంకా అలాంటిది యూజ్ చేసి మనం దానికి కూడా వేరే సలాకి లాంటి దానితోటి తీస్తూ ఉంటాము అలాగే మనము ఎప్పుడైనా అతిథులు మన ఇంటికి వచ్చినప్పుడు మనము మిక్సీలు అలాంటివి వేసుకున్నట్టు అయితే దానికి ఒక బాణలి లాంటి పాత్రని మనము వాడుతూ ఉంటాము అవిటిని తీయడానికి ఒక జల్లీ జల్లీ ఘంటా జల్లి ఘంటా చెంచా అని అలాంటివి కొన్ని చెంచాలు ఉంటాయి ఆ చెంచాను మనము బజ్జీలు చేయడానికి అలాంటి చెంచానే వాడుతూ ఉంటాము ఇంకా అలాగే వంట చేసినప్పుడు వేరే వేరే పాత్రలు ఒకదానికి వంట చేసిన అన్నానికి ఇదే పాత్ర అంటే అన్నంకి ఇలాంటివి మాత్రమే యూజ్ చేయాలి అలాగే ఛాయ్ పెట్టినప్పుడు ఏదన్నా మనము ఫస్టు కర్రీ కూర వండిన పాత్రలో మళ్ళీ ఛాయ్ పెడితే మనకు ఛాయ్ అనేది కారంలా అనిపిస్తుంది కాబట్టి మనము ఏ పాత్రకు ఆ పాత్రలానే వాడుతూ ఉండాలి మన ఇంటిలో అయితే చాలా చెంచాలు ఉంటాయి ఇప్పుడు మనము నార్మల్గా చికెన్ వండినట్టయితే చికెనుకొక చెంచె అలాగే మటన్కు ఒక చెంచా అలాగ మనము యూజ్ చేస్తూ ఉండాలి మనము పప్పు చేసినట్టు అయితే పప్పుకు ఒక చెంచా ఇంకా చారుకు ఒక చెంచా అలాంటివి మనం వాడుతూ ఉంటాము మన డైలీ లైఫ్లో ఇంకా చెంచాలు అంటే చాలా రకాల చెంచాలు ఉంటాయి మనము మనము కారంలో అలాంటి ఒక చెంచా పెట్టుకుంటాము అలాగే చాకులు అయితే చాకులు కూడా చాలా రకాలుగా ఉంటాయి మనము ఇంట్లో వంట చేసినప్పుడు అయితే ఒక పొయ్యిపై పొయ్యి పైనా ఒక పాత్రలో మనం ఆలుగడ్డలు ఉడికిచ్చినట్టయితే ఆ ఆలు ఆలుగడ్డలు తీయడానికి పొట్టు తీయడానికి ఒక చెంచా అనేది మనకు వాడుతూ ఉంటాము అది ఒక చెంచా ఉంటుంది ఆలుగడ్డలు గీరడానికి ఒక చాకు లాంటిది ఉంటుంది అలాగే మనము క్యారెట్ క్యారెట్ హల్వా అలావి చేసుకున్నప్పుడు మనము చాక్తో అనేది క్యారెట్లను అనేది కట్ చేస్తూ ఉంటాము అప్పుడు మనకు చాక్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది గరిటెలు అప్పుడు మనము వేరే చిన్న గరిటెలు లాంటివి యూజ్ చేస్తాము మనము ఇంట్లో అయితే నార్మల్గా సాయంత్రం ఏదైనా చేసుకున్నట్టు అయితే ఇప్పుడు మనకి సొరకాయ కాకరకాయ బీరకాయ ఇలాంటివి ఏమైనా మనము పొట్టు తీయాలంటే మనకు షార్ప్ లాంటివి కొన్ని యూజ్ కొన్ని అవసరం పడుతూ ఉంటుంది మన వంటకాలల్లో అయితే వాటికి కూడా వేరే పాత్రలు ఉంటాయి ఇంకా అవి మంచిగా వేయించి చేయడానికి ఇప్పుడు మనము బెండకాయ అలాంటి ఫ్రై చేసుకున్నట్టయితే వీటికి మనకి ఫస్టు ఒక పాత్ర లాంటిది ఉంటే దాంట్లో వేయించడానికి ఉంటుంది అప్పుడు అవి సలాతంతో అయినా నార్మల్గా మన చెంచాతో అయినా ఆ వేయించిన వీటిలో ఒక బౌల్లోకి తీసుకోవాలి అది ఒక బౌల్ అని బౌలు వేరేలాగా ఉంటుంది పాత్రలు అంటే చాలా రకాల పాత్రలను మనము ఇంట్లో చాలా రకాల పాత్రలను యూ వాడుతూ ఉంటాము గరిటెలు కూడా ఇప్పుడు అన్నం వేసుకోవడానికి ఒక గరిటె చారుకి ఒక గరిటె చాలా గరిటెలు ఉంట చెంచాలు కూడా చాలా చెంచాలు ఉంటాయి చాకులు అంటే మనకి నార్మల్గా యూజ్ అయ్యే మన డైలీ లైఫ్లో అయితే ఇప్పుడు మనకి కాకరకాయ కానీ అలాగే సొరకాయ కానీ అలాగే కాకరకాయ కానీ ఇవన్నిటి మనకి పైన కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి మనం ఒక చాకుతో అనేది మొత్తం పైన పొట్టును తీసివేయడంతో అప్పుడు మనకి చాకు ఉంటేనే కాబట్టి పొట్టును తీసివేస్తాం కాబట్టి చాక్ అనేది చాలా యూజ్ అవుతుంది మనకి అవసరం వీటిని తియ్యడానికి ఒక చెంచలాగా యూజ్ చేస్తాం వాటిని ఫస్ట్ వేయించడానికి ఒక పాత్ర దానికి మనము నార్మల్గా మనము ఆమ్లేట్ వేసుకున్నట్టు అయితే ఆమ్లేట్ వేసుకోవడానికి కూడా ఒక పాత్రను లాగా చూసుకు ఆమ్లేట్ వేసుకోవడానికి ఫస్టు ఒక ఎగ్గు కొట్టి వేస్తాం అంటే దానికొక బౌల్ అనేది ఒక బౌల్ అనే చిన్న పాత్ర కూడా దానికి అవసరం అవుతూ ఉంటుంది కాబట్టి చిన్న పాత్ర కూడా అవసరపడుతుంది చాకు ఇంకా స్పూన్సు గరిటెలు పాత్రలు ఇలాంటి చాలా అవసరం పడుతూ ఉంటాయి వంట చేసినప్పుడు చాలా రకాల పాత్రలు కానీ ఇంకా గరిటెలు చాలా ఉంటాయి మనం పెద్ద పెద్ద ఫంక్షన్లకు వెళ్ళినట్టు అయితే పెద్ద పెద్ద చెంచాలు చాకులతో కూరగాయలు కట్ చేయడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటుంది చిన్న చిన్న చిన్న ఫంక్షన్లల్లో అయితే కొంచెం చిన్న గరిటెలు చాలా రకాల గరిటెలు ఉంటాయి